మేముండే ప్రాంతంలో అంటే పల్నాడు ప్రాంతంలోనే ఎక్కువగా అన్ని మతాలవారు నివసిస్తూ ఉంటారు కాకపోతే అక్కడ రాజుల చరిత్రలు బట్టి కట్టా చూస్తే ఎక్కువగా హిందూజం అనేది ఎక్కువ మాట ఇక్కడ అందరు ఎక్కువ హైందవ్యాన్ని ఎక్కువగా పాటిస్తారు సకల మతాలు అయితే ఉన్నాయి కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేదైతే హిందూ మతమనమాట ఇందులోనే రకరకాల దేవతలు దేవుళ్లున్నారు వారికి ప్రత్యేకమైన ఆలయాలున్నాయి చాలా మంది ఆ దేవుళ్లను కొలుస్తూ వారికున్న కోరికల్ని కట్టా దేవుడి దగ్గర చెప్పుకుంటా ఆ కోరికలు నెరవేరినప్పుడు మొక్కులు కట్టా నెరవేర్చడమనేది జరుగుతుది ఎక్కువగా అయితే ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రదేశమైతే మా పల్నాడులో హిందూయిజం మాట మా హిందూయిజం అనేది ఎక్కువగా మా పల్నాడు జిల్లాలో ఉంది అందరు ఎక్కువ హైందవులు ఎక్కువమాట ప్రతీ ఒక్కరు ఒక ఆచారంగా ఒక పద్దతిగా ప్రతీ ఒక్కరు ఒక నియమంగా పెట్టుకుంటారమాట ఒక్కొక్క దేవుడ్ని ఒక్కొక్క కుల దేవత కింద వాళ్ళు పూజించుకుంటా ఉంటారు అలా ప్రతిఒక్కరు ఇక్కడ ఎక్కువగా హిందూజంలో ఎక్కువ పూజలు చేేస్తూ ఉంటారు పూజలు చేయడం ద్వారా ఇక్కడ ఎక్కువగా హిందూజం అనేది ఎక్కువగా ఉంది పల్నాడులో